హలో ఇది ఇది ఎస్ఎస్ ఎస్ఎస్ ఎస్ఎస్ ట్రావెల్స్ ఓ ఓకేే సార్ మేము ఒక మా ఫ్యామిలీ వచ్చేసి నెక్స్ట్ మంత్ పదిహేనుకి ఒక టూర్ పెట్టుకున్నాము ఒక ఇరవై మంది ఉంటారు మీరు ట్రా ట్రావెల్కి ఏం అరేంజ చేయ్యగలరు నా పేరు వచ్చేసి అనిల్ అండి ఇది మాది మరిపేడ మా మాకు నెక్స్ట్ మంతు ఒక టూరు హాలిడేస్కి ఒక టూర్ పెట్టుకుంటున్నాము మా ఫ్యామిలీ వచ్చేసి మొత్తం అరకుకి ఇప్పుడు మీకు ఇరవై మంది ఉన్నాం ఆ టైంలో ఏమైనా బస్సులో దొరుకు ఓకే ఇప్పుడు అవైలబుల్ అండ్ నెక్స్ట్ మంతు ఒక ట్వంటీ ట్వంటీ ఆ టైంకి ట్వంటీడే ట్వంటీకి ఏమైనా ఉంటుంది క అవైలబుల్ ఉంటుందిగా వెహికల్ ఒక టెంపో టెంపో సరిపోతుందిగా మా ఫ్యామిలీకి ఓ ట్వంటీ మెంబర్స్కి ఓకే సరే ఇది ఫిక్స్ చేయండి నెక్స్ట్ మంత్కి వచ్చేసి ఓకే ఓకే రైట్